నాకు జుట్టు పలసంగా ఉంది ఊడుతానే ఉంది రోజు దువ్వేటప్పుడు ఎక్కువ వెంట్రుకులు రాలతూ ఉంటుంది కాబట్టి మన మా ఫ్రెండ్స్ దాంత కలిసి అడిగాను ఏదైనా ఒక హెయిర్ ఆయిలు చెప్పండి యూజ్ చేద్దాం అంటే వాళ్ళు సరే ఏ అడిగారు ఏం ప్రాబ్లం అని చెప్పారు ఇట్లా రోజు దువ్వేటప్పుడు ఎక్కువ వెంట్రుకలు ఊడుతా ఉంది ఎక్కువ పల్చగా అయిపోతూ ఉంది ఎక్కువ వెంట్రుకలు ఊడి ఊడి రాలిపోతూ ఉందని చెప్పాను దానికి వాళ్ళేం చెప్పారంటే సరే మేము అంతా ఒక హెయిర్ ఆయిలు వాడుతున్నాము నువ్వు కూడా దాన్నే వాడి యూజ్ చేసి చూడు మంచి రిజల్టే వస్తుందని చెప్పారు నేను సరే వాళ్ళందరూ చెప్తున్నారు కదా యూజ్ చేసుంటారు కాబట్టి మనం కూడా యూజ్ చేద్దాము చాలా పల్చగా అయిపోతుంది వెంట్రుకలు ఎక్కువ ఊడుతూ ఉంది కదా అనుకొని పు పుత్తూరుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షాప్లో ఒక అశ్వినీ హెయిర్ ఆయిల్ అని ఒక హెయిర్ ఆయిల్ కొనుక్కున్నాను హెయిర్ ఆయిల్ కొనుక్కొని వారానికి ఒకసారి తలస్నానం చేసిన తరువాత మరుసటి రోజు దాన్ని ఉదయాన్నే లేచి అశ్వినీ హెయిర్ ఆయిలు పెట్టుకున్నాను తలకి అంటించుకున్నాను అంటించుకున్నాను అట్లే రెండు మూడు వారాలు విధంగానే అదో యూజ్ చేస్తూ ఉన్నాను వారానికొకసారి అశ్వినీ హెయిర్ ఆయిలు యూజ్ చేస్తూ ఉన్నాను యూజ్ చేస్తూ ఉన్నన్నాను వన్ మంతు అయ్యింది వన్ మంత్ తర్వాత ఇంకా ఎక్కువ జుట్టు రాలిపోతూవుంది ఇంకా ఉండే వెంట్రుకలు కూడా ఊడిపోతూ ఉంది దానికనే సరే ఈ ఈ హెయిర్ ఆయిలు కూడా బాగలేదు ఈ అశ్వినీ హెయిర్ ఆయిలు మనకి సెట్ అవ్వ లేదు ఈ ప్రొడక్టు అంతగా సరిగ్గా లేదని నేను అశ్వినీ హెయిర్ ఆయిలుని రిజెక్ట్ చేశాను ప్రోడక్ట్ అయితే నాకు నచ్చలేదు కాబట్టి రిజెక్ట్ చేశాను ఇంకొక హెయిర్ ఆయిలు ఏదన్నా యూజ్ చేద్దాము లేదు అని ఆలోచిస్తూ ఉండంగా సరే టీవీలో యాడ్ చూసాను దాంట్లో కేష్కింగ్ అనే హెయిర్ ఆయిలు యూజ్ చేశాను అది కూడా నాకు సరి